అవునండి మాకు దీపావళికి స్వీట్లు కావాలండి ఒక ముప్పై మందికి సరిపోయే స్వీట్స్ కావాలండి మీ దగ్గర ఎం స్పెషల్ అండి అవునండి మీరు స్వీట్లలోకి స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన చక్కెర వాడతారాండి సరేనండి మాకు కాజా పూతరేకులు జిలేబి పాలకోవా ఇంకా మైసూర్ పాక్ ఈ స్వీట్స్ అన్నీ ఆర్డర్ ఆర్డర్ తీసుకుని మాకు పంపించండి ఇంకా మీ దగ్గర ఏమైనా చాక్లెట్స్ అలా ఉంటాయండి అవునా అండి మీ చాక్లెట్స్ బాగా చాలా బాగుంటాయండి అంటే మీ దగ్గర ధర ఎంతుంటుందండి అవునాండి మీరు మాకు ఎలా పంపిస్తారండి మాకు దివాళికి ఒక ముందు రోజు సాయంత్రం కానీ ఆ రోజు పోద్దున్నే కానీ పంపిస్తే చాలండి అవునండి మీ మీ దగ్గర కేకులు ఇంకా చిక్కుతాయండి అవునండి కేకులు కూడా ఒక రెండు రెండు చాక్లెట్ కేకులు ఒక వెనిల్లా కేకు మాకు పంపించండి అవునండి మొత్తం బిల్లు ఎంతయ్యందండి ఓకేనండి ఏమైనా అవునా అండి ఇంకా మాకు డిస్కౌంట్ ఏమైనా వస్తుందాండి ఓకేనండి మీ స్వీట్స్ ఒక క్వాలిటీ బట్టి మేము మళ్ళీ తరచు మీ దగ్గరే ఆర్డర్ తీసుకుంటాము ఇంకా మీరు పెళ్ళిళకి కూడా సప్లై చేస్తారాండి ఓకే అండి థాంక్యూ ధన్యవాదాలు